ట్రావెల్సా మ్యాడమ్ మేము చిత్తూరు నుంచి విజయవాడ వెళ్ళాలా మేము చిత్తూరులో ఉన్నాము మ్యాడమ్ మేము వచ్చి సాటర్డే వెళ్దామని ఉన్నాము మేమొచ్చి ఒక ఫోర్ మెంబర్స్ ఉంటాం మ్యామ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అవును మ్యాడమ్ మ్యాడమ్ మాకు ఓకే అవును మ్యాడమ్ మీరు డీజిల్ కంతా కలిపే ఛార్జ్ చేస్తారా మాకు ఇప్పుడు రూమ్సన్నీ మీరే బుక్ చేసుకుంటారా చేసి పెడతారా ముందే ఓకే మ్యాడమ్ మేము నలుగురు మేము పోయే దారిలో ఏవైనా చూడని ప్లేస్ ఉంటే నిలుపుతారా ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యామ్ ఇంకేం లేదు మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్